ఆ బాగున్నానండీ మిస్ ఇండియా గారు అదే ఈ మధ్యన ఊర్లో లేనండి ఆలయాలు దర్శించడానికి వేరే ఊర్లు వెళ్ళానండి తిరుపతెళ్ళానండి పెత్తిరుపతి వెంకటేశ్వరస్వామిని దర్శించుకోడానికి వెళ్ళాను తిరుపతి అవును చాలా బాగుంటుందండి చాలా జనముంటారండి అవునండి వెళ్ళే మార్గంలోనే జంతువులు వస్తా ఉంటాయి

ఉన్నాయండీ వాడపల్లి ఉందండి వెంకటేశ్వరస్వామి అన్నవరం

అవునండి బాగుంటుదండి విజయవాడ దుర్గమ్మ తల్లి గుది అండీ అవునండి దసరాకి చాలా బాగుంటుందండి విజయవాడలో దుర్గమ్మ తల్లి గుడి దగ్గర మంచిదండి చాలా మంచిగా సంబరాలు చేస్తారు వెళ్తామండి దసరాకి దగ్గరలో వెళ్తామండి బాగానే జరుగుతాయండి అక్కడ

ఈ మధ్యకాలంలో వెళ్ళారా

ఏమున్నాయండి చెప్పాలి సరే అండి అదే ఇప్పుడు దసరా వస్తుంది కదండి దసరాకి విజయవాడ వెళ్తామండి దుర్గమ్మ తల్లి గుడి దగ్గిరకి నేను మీకు చెప్తాను ముందుగానే అప్పుడు మీరు రావడానికి ఆయ్ సరే అండి